ఏమండి అక్కయ్యగారు బాగున్నారా ఏంటి వంట అయిందా అండి అదే అండి బావగారు వెళ్ళిపోయారా ఆఫీస్కి అదే అదే అండి ఏం లేదు న్యూస్లో ఏమో మన ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ మూడు అని చెప్తున్నారు ఒకటి ఏమో వైజాగ్ అంట ఒకటి కర్నూల్ అంట ఇంకోటి అమరావతి అంటున్నారు మరి జగన్గారు మూడు క్యాపిటల్ పెట్టారు మీరు ఏమనుకుంటున్నారు అండి ఈ మూడింటిలో ఏది ఉంటే మీరు బెస్ట్ అనుకుంటున్నారు లేకపోతే మూడు ఉండడం బెస్ట్ అంటారా వైజాగ్ అయితే బెస్ట్ అన్నారా ఏమండి అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్న ఉన్నారా తెలిసిన వాళ్ళు ఉన్నారా అండి మీకు వైజాగ్లో ఎవరండి మీ అక్కగారు వాళ్ళు ఓ పిన్నిగారు వాళ్ళు ఉన్నారండి అదేనండి వాళ్ళకి చెప్పండి వైజాగ్లో మనకు ఏమన్న స్థలాలు ఉన్నాయి అనుకోండి వైజాగ్ క్యాపిటల్ అయితే ఆ స్థలాలు రేట్లు అవి పెరిగితాయి అండి నాకు అయితే అమరావతి క్యాపిటల్ అయితే బాగుండు అనిపించింది అండి ఎందుకంటే అక్కడ మాకు చాలా స్థలాలు అవి ఉన్నాయి కొంచెం మాకు దగ్గర ఒకటి కొంచెం లేదా కర్నూల్ అలా అయిన పర్లేదు కానీ అలా అయితే కొంచెం బాగుండు అనిపిస్తుంది మరి లాస్ట్కి ఏది పెడతారో తెలియదు మీరు అయితే వైజాగ్ అంటున్నారు మరి ఇంకేంటి అండి సరే అండి అయితే మీకు లేట్ అవుతున్నట్టు ఉంది నాకు అర్థమైంది ఇదిగో బావగారు ఎవరో పిలిచినట్టు ఉన్నారు లోపల నుంచి వెళ్ళండి అయితే ఉంటాను అండి